నేను మా వ్యాపారములో ఎక్కువగా కోళ్ళ ఫారెంలో లేబర్ను పెట్టుకున్నాను నేను ఒకవేళ ఊరు వెళ్తే వాళ్ళు చూస్తు ఉంటారు ముఖ్యంగా నే ఎదురయ్యే సమస్య నాకు వీటి ఆరోగ్య సమస్య అదే విధంగా ముఖ్యంగా లూజ్ మోషన్స్ సమస్య వాతావరణ మార్పుల వలన కోళ్ళల్లో వేడి ఎక్కువగా అవటం ఒకేసారి చల్లపడటం వలన బాడీ హీట్ ఎక్కి లూస్ మోషన్స్ అనేవి అవుతు ఉంటాయి దీని వలన ఎక్కువగా సమస్యలు ఎదురుకుంటు ఉంటాను ఇందుకు నేను పచ్చి అరటి కాయను రుబ్బి అందులో మెంతులను రుబ్బి కలిపి పెరుగు కూడా కలిపి వేస్తాను దీని ద్వారా నేను సమస్యను ఎదుర్కోగలుగుతాను నేను ఊర్లు వెళ్ళేటప్పుడు నా దగ్గర పని చేస్తున్నలేబరు కోళ్ళ ఫారంను చూసుకుంటారు అదేవిధంగా పశువులను కూడా నేను పెంచుతున్నాను వీటికి కూడా ఒక మనిషిని పెట్టుకున్నాను నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇవ్వన్నీ చూసుకుంటు ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేకున్నా ఎక్కువగా సీనియారిటీ ఉండటం వలన బాగా చూసుకుంటారు